మా ప్రాంతంలో జనం ఇష్టపడే కొన్ని ప్రధాన టెలిఫోన్ బ్రాండ్ల గురించి కొన్ని పేర్లు చెప్తాను మోటో వీవో ఒప్పో నోకియా ఎల్జీ లెనోవా జెనీ రెడ్మీ సామ్సంగ్ రియల్మీ ఉన్నాయి నాకు తెలిసినవి మా దగ్గర రియల్మీ ఫోన్ ఉంది అది చాలా బాగుంటుంది దానితో నేను సంతృప్తిగా ఉన్నాను ఎందుకంటే దానితో సిగ్నల్ బాగుంటుంది సిగ్నల్ ఉంటుంది నెట్ బాగుంటుంది క్లారిటీగా ఉంటుంది సౌండ్ బాగుంటుంది దీనిపై డిస్ప్లే బాగుంటుంది ఫింగర్ ప్రింట్ బాగుంటుంది అందుకు అది నాకు చాలా ఇష్టము అందుకు నా దగ్గర ఆ ఫోను ఉంది దాన్నిఫీచర్ కూడా బాగుంటుంది డిస్ప్లే బాగుంటుంది ఫింగర్ ప్రింట్ ఉంటుంది సౌండ్ బాగుంటుంది